నేను ఆన్లైన్లో ఒక జత షూను ఆర్డర్ పెట్టాను కానీ నేను పెట్టిన సైజు వేరే నాకు వచ్చిన సైజు వేరే కాబట్టి నేను ఆ బూట్లను మరలా రిటర్న్ పెడుతున్నాను ఎందుకంటే ఆ సైజు బూట్లు నా కాళ్ళకు సరిపోవు కాబట్టి మరలా దాన్ని నేను రిటర్న్ పంపిస్తున్నాను